నాకు చల్లపల్లి నుండి లక్ష్మీపురం వస్తున్న దారిలో యాక్సిడెంట్ జరిగినది తర్వాత చల్లపల్లి దగ్గరలో ఉండడంలో చల్లపల్లి దగ్గర ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ చక్కగా నర్సులు కానీ డాక్టర్లు కానీ స్పందించి నాకు నాకు జరిగిన గాయానికి మందులు వేశారు ట్రీట్మెంట్ చేశారు తర్వాత ఇంజక్షన్లు కూడా చేసి దానికి సంబంధించిన నొప్పులు తగ్గడానికి బిల్లలు కూడా ఇచ్చారు సో మా దగ్గరలో ఆసుపత్రి ఉన్నాయి దానికి సంబంధించిన సదుపాయాలు కూడా అందుబాటులో ఉన్నాయి